జనరల్గా స్టూడెంట్స్ ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్కి ఇంటర్ ఆర్ ప్లస్ టూ ప్లస్ టూ ఏం తీసుకున్నా పెద్ద ఆలోచించరు కానీ ఆ నెక్స్ట్ చేసే డిగ్రీ ఏదైతే గ్రాడ్యుయేషన్ ఉంటుందో ఎయ్దర్ బీటెక్ అయినా ఎయ్దర్ డిగ్రీ అయినా సరే దాని నెక్స్ట్ చేసే పీజీ కోసం చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు తీసుకునే సైన్స్ కోర్స్ సైన్స్ అంటే ఏముంటుంది కంప్యూటర్ సైన్స్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ వీటిలో వచ్చేసి కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్తే ఇంజనీరింగ్ సైడ్ బాగా వెళ్ళొచ్చు అండ్ నెక్స్ట్ నర్సింగ్ కోర్సెస్లోకి వెళ్తే ఈజీగా ఎనీ హాస్పిటల్స్లోకి వెళ్ళొచ్చు బీఈడీ ఎంఈడీ చేసి

ఎంఎస్సీ చేస్తారు ఎంఎస్సీ చేసిన తరువాత ఎయ్దర్ ఎంఎస్సీ ఎంబీఏ ఏదొక ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు యాక్చువల్గా స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే వాళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో అది యూఎస్లో చేయాలి అనుకుంటారు ఇంటర్నేషనల్ కంపెనీ సారీ ఇంటర్నేషనల్ లెవెల్గా మనం మన కంట్రీలో కాకుండా బయట చేస్తే వాళ్ళకేంటంటే యూఎస్లోని కానీ ఎక్కడైనా చేస్తే బయటకు వెళ్ళి స్టడీస్ కంప్లీట్ చేయడం వల్ల ఆ సర్టిఫికెట్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనే ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు